నేను స్కూల్ చదివేటప్పుడు కాలేజ్లో చదివేటప్పుడు అనేకమంది భారతీయ శాస్త్రవేత్తల గురించి నేను తెలుసుకున్నాను న్యూటన్ న్యూటన్ మూడు సూత్రాలు మళ్ళీ రామానుజం గారు గణిత శాస్త్రవేత్తలు సున్నాని కనిపెట్టిన ఆర్యభట్ట ఇంకా చాలామంది శాస్త్ర వేత్తల గురించి నేను తెలుసుకున్నాను ప్రసిద్ది భారతీయ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు గణిత శాస్త్రవేత్తలైతే రామానుజన్ గారు గణిత పితామహుడు ఆయన ద్వారా నేనెన్నో నేర్చుకున్నాను శాస్త్రవేత్తలు వాళ్ళ కృషి వల్ల అనేకమైన విషయాలు బయటపడినాయి దీన్ని బట్టి శాస్త్రవేత్తల యొక్క కృషి అభినందించదగినది శాస్త్రవేత్తలు అంటేనే ప్రతి ఒక్కరు గౌరవించవలసిన వృత్తి అది ఎందుకంటే శాస్త్రవేత్తలు లేనిదే మనకి మన మనుగడను మనం సాగించలేము ఆర్యభట్ట గారు సున్నాని కనిపెట్టడం వల్లనే నెంబర్స్ అవన్నీ వచ్చాయండీ అందుకని మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు చాలా తెలివి గల వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడ్డం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు వాళ్ళ తెలివితేటల వల్ల మనం ఒక మన ఒక జీవన ప్రయాణంలో ముందడుగు వేయగలుగుతున్నాము దీని కారణంగా నాకు నా స్కూలు నా కాలేజీలో ప్రతి ఒక్కరు శాస్త్రవేత్తలను ఎంతగానో గౌరవించే వాళ్ళు వారి గొప్పతనాన్ని ప్రతి ఒకరికి తెలియచేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను